భారతదేశంలో అనేక రంగాల్లో మార్పులు భారతదేశంలో సాంకేతిక విద్య వినోదం వాణిజ్యం రవాణా వంటి రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మార్పుల కారణంగా ప్రజల జీవనశైలి ఆర్థిక వ్యవస్థ పని విధానం మరియు సామాజిక జీవితం మీద ప్రభావం పడింది ముఖ్యమైన మార్పులు వాటి ప్రభావం సాంకేతిక రంగంలో మొదటి దశ పంతొమ్మిది వందల తొంభైలలో భారతదేశం ఐ టీ రంగంలో పురోగమించింది ప్రస్తుత దశ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ రోబోటిక్స్ ఫైవ్ జీ బ్లాక్చైన్ వంటి ఆధునిక సాంకేతాలు విస్తరించాయి ప్రభావం ఆన్లైన్ సర్వీసులు ఉదాహరణకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ జొమాటో వంటి సంస్థలు డిజిటల్ పేమెంట్స్ యూ పీ ఐ ఫోన్పే గూగుల్ పే వంటివి ఆటోమేషన్ వల్ల ఉద్యోగ అవకాశాల్లో మార్పులు విద్యారంగంలో మార్పులు పాత విధానం తరగతి గదుల్లోనే బోధన పుస్తకాలపై ఆధారపడడం కొత్త విధానం ఆన్లైన్ విద్యావృద్ధి ఉదాహరణకు బైజూస్ సన్ అకాడమీ కోర్స్ఎరా యూడేమి వంటివి ఏ ఐ డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త కోర్సులు ప్రాధాన్యత ప్రాక్టికల్ లెర్నింగ్ మల్టీడిసిప్లీనరీ కోర్సులు వినియోగం వినోద రంగంలో పాత విధానం టెలివిజన్ షోలు సినిమా థియేటర్లు కొత్త మార్పులు ఓ టీ టీ ప్లాట్ఫామ్స్ ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ డిస్నీ హాట్స్టార్ క్రియేటివ్ కంటెంట్ వృద్ధి చెందింది ఉదాహరణకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్ టిక్టాక్ వంటివి వాణిజ్య వ్యాపార రంగంలో పాత వ్యాపార రంగంలో ఫిజికల్ షాపింగ్ క్యాష్ పేమెంట్స్ ఉండేవి కొత్త మార్పులో ఈ కామర్స్ విస్తరణ ఉదాహరణకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో స్టార్టప్ కల్చర్ పెరుగుదల స్విగ్గీ ఓలా పేటిఎం వంటివి ఇండియన్ స్టార్టప్లు రవాణా రంగంలో పాత రవాణా విధానంలో సాధారణ రవాణా సేవలు ఆర్ టీ సీ బస్సులు రైళ్ళు కొత్త మార్పులు మెట్రో విస్తరణ హైదరాబాద్ బెంగళూర్ ఢిల్లీ ముంబై ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుదల యాప్ ఆధారిత సేవలు క్యాబ్ సేవలు ఉపయోగించబడుతున్నాయి నేటి జీవితంలో మేము అందరము అనేక మార్పులు కనిపిస్తున్నాము ముఖ్యంగా సాంకేతిక మరియు ఆన్లైన్ సేవలు అన్నింటిని మార్చాయి